ఆంధ్రప్రదేశ్లో వివిధ రకమైన కళలు ఉన్నాయి అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిర్మల్ పెయింటింగ్ నిర్మల్ పెయింటింగ్లో నిర్మల్ కొయ్య బొమ్మలు బొమ్మలు తయారు చేస్తారు నిర్మల్ బొమ్మలు చాలా ప్రత్యేకం అయిపోయింది నిర్మల్ బొమ్మలు బొమ్మలు భలే విధంగా తయారు చేస్తారు ఆ బొమ్మలకు ప్రత్యేక పెయింటింగ్ వేస్తారు పెయింటింగ్ వేయడం వల్ల ఆ ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది మళ్ళీ కళంకారీ వస్తువులు అని చెప్పేసరికి కలంకారి వస్తువులు చెప్పనక్కరలేదు ఎందుకంటే కళంకారీ ప్రింటింగ్ అనేది చీరలకు ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఆడవాళ్ళు చాలా విధంగా కళంకారీ చీరలు కళంకారీ బ్లౌజులు బాగా ఇష్టపడుతున్నారు కళంకారీ చీరలు అయితే ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది చాలామంది దేశాలలో కాకుండా వివిధ వి వివి వివిధ దేశాలలో కూడా కళంకారీ దుస్తులు బాగా ఇష్టపడుతున్నారు బాగా ఫేమస్ అయిపోయింది ఆర్ట్ గ్యాలరీ అంటే ఇప్పుడు పెయింటింగ్ అయినా గ్యాలరీస్ అయినా చాలా విధంగా అమ్ముడుపోతున్నవి సాంకేతికంగా ఇలాంటి వివిధంగా ఆవిష్కరణ చేస్తున్నారు అది కూడా ఇప్పుడు ప్రపంచీకరణ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి బాగా విధంగా డిజిటలైజ్ అయింది కాబట్టి ఇవన్నీ రకాల వస్తువులను ఆన్లైన్ చేస్తున్నారు ఆన్లైన్ చేయడం వల్ల బాగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందకుండా దేశంలో కాకుండా వివిధ దేశాల వాళ్ళు ఎగుమతి దిగుమతి వేస్తున్నారు ఆ విధంగా చాలా అభివృద్ధి జరుగుతున్నది